ఆ ఉన్నారు గురుజాడ అప్పారావు ఈయన కన్యాశుల్కం దిద్దుబాటు అనే రచనలు చేశాడు ఎందుకంటే ఈయన రచనల్లో ఏదో తిరుగుబాటు సంబంధించిన వ్యాఖ్యలు ఉంటాయి తిరుగుబాటు తనం వ్యక్తిత్వం పోరాడే తత్వం ఇతరులకు కూడా ఆ పోరాటాన్ని తెప్పించే విధంగా ఆయన వ్యాఖ్యలు అనేవి ఉంటాయి